మంచి ఫోటో తీయడానికి ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తారో చెప్తాను ముందుగా మంచి ఫోటో రావాలి అంటే ఆ ఫోటోని సరిగ్గా తీయాలి ఎందుకంటే ఒక వేల ఒక మనిషి యొక్క ఫోటో తీస్తున్నాం అనుకోండి ఆ యొక్క మనిషిని మంచిగా రెడీ చేయాలి అదే విధంగా ఏదైతే ఫోటో తీస్తున్నామో ఆ ఫోటో యొక్క కెమెరా మంచిదై ఉండాలి మంచి క్వాలిటీస్ కలిగి ఉండాలి అదే విధంగా దానికి లెన్స్ కూడా మంచిదై ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్స్లో ఫోటోలు తీస్తూ ఉన్నారు అయితే అంతకన్నా మొబైల్ ఫోన్స్లో ఎక్కువ క్వాలిటీ రాదు కాబట్టి చక్కగా ఈ యొక్క క్యామరాస్లో క్యామరాస్ని ఉపయోగించి చక్కటి ఫోటో మనం తీసుకోవాలి ఎప్పుడైతే ఇలాంటి క్యామరాస్ని మనం ఉపయోగిస్తున్నామో ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం మీద మంచి లైటింగ్ పడుతుందా లేదా చూసుకున్నప్పుడు ఆ లైటింగ్ ద్వారా చక్కటి వెలుగు పడుతుంది అప్పుడు ఆ ఫోటో యొక్క అందం ఇంకా పెరుగుతుంది ఏదైన వివాహ శుభకార్యాలకు కానీ లేదా ఏదైన ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ యొక్క క్యామరాస్ ద్వారా ముందుగా లైటింగ్ అరెంజ్ చేసి చక్కగా ఫోటోలు తీసుకుంటారు ఎందుకంటే ఫొటోస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి చాలా విలువైనవి ఎందుకంటే ఈ ఫొటోస్ అనేవి ప్రతి ఒకరికి కూడా తీపి గుర్తుల్లాగా ఉంటాయి అందుకని ఒక మంచి ఫోటో తీయాలి అంటే మంచి కెమెరా అలాగే అన్ని వైపులా కూడా ఫుల్ లైటింగ్ అదే విధంగా మంచి లెన్స్ ఉపయోగించుకోని అలాగే ఆ యొక్క ఎత్తు కూడా చూసుకోవాలి ఎంతవరకు మనం ఆ యొక్క ఎత్తును మనం ఉపయోగిస్తున్నామో ఎంతవరకు దానిని క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నామో అన్ని మనం చూసుకోని దానిని చక్కగా మనం తీయడానికి అవకాశం ఉంటుంది